మా కోనసీమ సంస్కృతిలో వివాహ వేడుక చాలా విస్తృతమైనది మరియు అనేక ఆచారాలను కలిగి ఉంటుంది వేడుక సాధారణంగా మూడు రోజులపాటు ఉంటుంది మరియు ఇది చాలా సంతోషకరమైన మరియు శుభకరమైన సందర్భం వేడుక యొక్క మొదటి రోజున పెళ్లి కుచ్చులు జరుగుతాయి ఈ సమయంలో వధూవరులు ఒకరినొకరు మొదటిసారిగా చూస్తారు మరియు వారు కుటుంబాలు ఒకరితో ఒకరు పరిచయం చేసుకుంటారు వధూవరులు ఒకరినొకరు చూడడానికి ముందు వధూవరులు వధువుకు ఒక ముఖ్య చీరని ఇస్తారు ఇది ఆమెకు పెళ్లి చేసుకోవడానికి అతని సంకల్పాన్ని సూచిస్తుంది రెండవ రోజు పెళ్లి ముహూర్తం జరుగుతుంది ఈ సమయంలో వధూవరులు మరియు వధువులు పెళ్లి ప్రమాణాలు చేస్తారు మూడవ రోజున పెళ్లి బంధనం జరుగుతుంది ఈ సమయంలో వధూవరులు మరియు వధువులు ఒకరినొకరు తాళి కట్టించుకుంటారు ఇది వారిని భర్త మరియు భార్యలుగా కలిపే ఒక ముఖ్యమైన శుభకార్యం కోనసీమ సంస్కృతిలో వివాహ వేడుకలు పాటించే కొన్ని ఆచారాలు ఇక్కడ ఉన్నాయి పెళ్లికుచ్చులు ఈ ఆచారం వధూవరులు మరియు వధువులు ఒకరినొకరు చూడడానికి ముందు జరుగుతుంది పెళ్లి ముహూర్తం ఈ ఆచారం వధూవరులు మరియు వధువులు పెళ్లి ప్రమాణాలు చేస్తారు పెళ్లి బంధనము ఈ ఆచారం వధూవరులు మరియు వధువులు ఒకరినొకరు తాళి కట్టి కట్టుకుంటారు పెళ్లి పూలు వధూవరులు మరియు వధువులు పెళ్లి రోజున పూలతో అలంకరించబడతారు పెళ్లి దుస్తులు వధూవరులు మరియు వధువులు పెళ్లి రోజున శుభ శుభ్రమైన మరియు ఆకర్షణమైన దుస్తులను ధరిస్తారు పెళ్లి బహుమతులు వధూవరులు మరియు వధువులకు వారి కుటుంబాలు మరియు స్నేహితులు బహుమతులు ఇస్తారు కోనసీమ సంస్కృతిలో వివాహ వేడుక ఒక ముఖ్యమైన సంఘటన ఇది జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది